హలో అవునండి ఎంతసేపు పట్టిందండి రావడానికి సార్ అదే గన్నవరం ఏరియా దగ్గర ఉన్నామండి

లేదు గాంధీ బొమ్మ సెంటర్ దగ్గర ఉన్నామండి

వీనస్సు ఎదురుగా ఉన్నాను నాది బ్లూ బ్లూ కలర్ టీషర్టు

ఓకే అండి ఓకే అండి ప్రతీ సారీ మీరు లేట్ చేస్తున్నారు కొంచెం చూసుకోండి క్యాబ్ బుక్ అయిన ప్రతిసారీ ఇలానే చేస్తున్నారు

చూడండి సార్

ఓకే అండి ఓకే థ్యాంక్ యూ అండి తొందరగా రండి